హలో మేడం హలో మేడం మేడం మా పిల్లల్ని మీ స్కూల్లో జాయిన్ చేద్దామని అడ్మిషన్ కోసం వచ్చాము యూకేజీనూ థర్డ్ క్లాసు విష్ణుప్రియ అండ్ రామకృష్ణ అడ్మిషన్ ఫీ ఎంత ఉంటుంది మేడం ఓకే అండి ఓకే మేడం ఇయర్లీ ఫీ ఎంత ఉంటుందండి యూకేజీనూ థర్డ్ క్లాస్ యూకే యూకేజీ అండ్ థర్డ్ క్లాస్ ఓకే వ్యాన్ ఫెసిలిటీ ఏమైనా ఉందా మేడం ఓకే మేడం ఓకే మేడం వాళ్ళ టాలెంట్ వాళ్ళ పెర్ఫార్మన్స్ చూస్తారా మీరు టెస్ట్ ద్వారా ఓకే ఓకే

ఓకే మేడం అవునవును ఓకే మేడం ఓకే మార్నింగ్ మార్నింగ్ టైమ్స్ ఓకే ఓకే మేడం ఓకే

ఓకే మేడం ఓకే మేడం వీక్లీ వన్ వన్స్ త్రైస్ ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా మేడం ఏమైనా పిల్లలకి ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే